జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు తొమ్మిది రెండు వేలు ఆగస్టు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ముప్ఫై రెండు వేల ఒకటి